హలో హాయ్ మౌనిక హౌ ఆర్ యు బావున్నాను ఏం చేస్తున్నారు ఈ ఇండియాలో ఎయిర్పోర్ట్ గురించి ఏమన్నా విన్నావా హైదరాబాద్ కాదు ఢిల్లీ ఢిల్లీ నుంచి ఎక్కువగా వస్తుంటాయి వస్తూ పోతు ఉంటాయి అలాగే మన తిరుపతి దగ్గర రేణిగుంట దగ్గర మనకు నియర్గా దగ్గరగా ఉంటుంది దాని గురించి ఏమన్నా విన్నావా

ఏది అది కానీ కాస్ట్ ఎక్కువ కదా రేణిగుంట దగ్గర వెళ్ళాం అంటే కానీ చిత్తూరు నుంచి దగ్గర కాబట్టి ఎక్కువ మంది మన చిత్తూరు మన చిత్తూరు జిల్లాలో ఉండే అందరు వాళ్ళందరూ వాళ్ళందరూ ఎక్కువగా తిరుపతికే ప్రిఫెరెన్సు ఇస్తారు కదా ఆహా అవును కానీ మనకు ఇప్పుడు ఎక్కడ మనము అంత దూరం వెళ్ళలేదూ కదా వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను ఎక్కువగా రేణిగుంట ఎయిర్పోర్ట్ గురించి ద విన్నాను తిరుపతి రేణిగుంట అనేసి అని చెప్తూ ఉంటారు హైదరాబాద్లో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా రేణిగుంట నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ ఏ అవుతుంది కదా కానీ అప్పుడుకప్పుడికే తీసుకోవాలా లేదా ఏదైనా మిస్ అయింది అంటే మాత్రం కష్టం అవుతుంది కదా నీకు ఇంకా ఏమై తెలుసా దీని గురించి బెంగళూరు ఎక్కువ ఫేమస్ కదా ఈ దీనికి ఏ ఇంకా ఇంకా ఇంకేంటి విశేషాలు మీ అమ్మ నాన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు నువ్వు ఓకే ఇంకేంటి విశేషాలు మరి నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా ట్రై ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు వెళ్ళీ ఎయిర్పోర్ట్ను చూసేసి ఎయిర్పోర్ట్లో ఎక్కి ఏరోప్లైన్లో ఎప్పుడైనా ఎక్కావా మేము అది కూడా చూడలేదు కానీ చెప్తూ ఉంటే వినేదాన్ని అంతే అంతకు మించి అయితే నాకు తెలీదు ఓకే నేను తిరుపతి చూడలేదు బెంగళూరు చూడలేదు బెంగళూరులో కూడా వీళ్ళు చెప్తూ ఉంటారు కానీ విన్నాను కానీ ఎప్పుడన్నా ఒకసారి అయినా వెళ్ళాలి అనే ఆశ వెళ్దాం టైం వచ్చినపుడు వెళ్దాం ఓకే ఏ రోజన్నా ఒక రోజు మాట్లాడుకుని వెళ్దాం మన ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి వాళ్ళకి ఒకరోజు రమ్మని చెప్పి గెట్ టూగేదర్ ఏర్పాటు చేసి వెళ్దాం ఓకే బాయ్